హలో గుడ్ ఈవనింగ్ మేడం సెయింట్ అగస్టీన్ ఇంగ్లీష్ మీడియం స్కూలేేనా అడ్మిషన్ కోసం ఫోన్ చేశానండి మా ఇద్దరి పిల్లలు ఉన్నారు ఒకరు ఎల్కేజీ ఒకరు ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతున్నారు అడ్మిషన్ మీ స్కూల్ అడ్మిషన్ కోసం చేశాను అంటే ఫీజ ఎంత చెప్తారా

ఎల్కేజీకి ఓకే ఇది కూడా ఇన్స్టాల్మెంట్ ఉంటుందా హాస్పట హాస్టల్ ఫెసిలిటీస్ ఉందాండి హాస్టల్కి ఎంత అవుతుంది

మ్మ్ ఓకే స్పోర్ట్స్ బాగా నేర్పిస్తారాండి ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమేనా ఇంతకుముందు రుద్దామని లోకల్లో చదవారండి ఇప్పుడు అనంతపూర్లో చదవాలనుకుంటున్నారు సో అందుకే కాల్ చేశాను అడ్మిషన్ కోసము అడ్మిషన్స్ ఉన్నాయండి అంటే స్కూల్ టైమింగ్ చెప్పండి బస్ ఎప్పుడొస్తుంది ఇప్పుడు అలాంటప్పుడు సాయినగర్లో ఉన్నాం మేము బస్సు ఏ టైమింగ్స్లో వస్తుంది

అంటే సెక్యూరిటీగానే ఉంటుంది కదా ఏం ఇష్యూస్ అయితే ఏం ఇబ్బందులు అయితే ఉండదు అంటే చిన్నపిల్లలు కదండీ

ఓకే ఆ రేపొచ్చేదా అండి అడ్మిషన్ కోసం లేక ఎప్పుడు రమ్మంటారు మీరు ఎప్పుడు ఫ్రీ అయితే ఓకే అయితే మేము ట్వెల్వ్ ఓ క్లాక్కి వస్తే ఓకే కదండి సరే థ్యాంక్స్ అండి